భారతదేశంలో యువత గత కొన్ని దశాబ్దాలుగా కొత్త ఉద్యోగాలను వెతుక్కున్నారు ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి కంటెంట్ క్రియేటర్ యాత్రికులు ఇంకా ఇటువంటివి చాలా ఉద్యోగాలు వెతుక్కున్నారు ఎందుకంటే ఇలా ఉద్యోగాలు చేస్తే ఈజీగా సులువుగా డబ్బు సంపాదించడానికి అందుకని యువత ఈ మధ్యకాలంలో యూట్యూబర్గాను కంటెంట్ క్రియేటర్గాను కొనసాగిస్తున్నారు కంటెంట్ క్రియేటర్ యూట్యూబర్ అని అంటే జనాలకి తెలియని వాటిలనూ కొత్త విషయాలని వాళ్ళకు చెప్తూ ఉంటారు వాళ్ళని ప్రజలను కొత్త కొత్త విషయాలని విషయాలపై ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీటిపైనే ఫోకస్ చేస్తుంది ఇంకా ఇవి కాకుండా యాత్రికులు తరుచుగా డైలీ యూట్యూబ్లో యాత్రికులు కొత్త కొత్త వాటిని కొత్త కొత్త ప్లేస్లని ప్లేస్ల దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డింగ్లు కానివ్వండి ఇలాంటివి చాలా విషయాలు చేస్తూ ఉన్నారు వీటి ద్వారా వాళ్ళకి సులువుగా డబ్బు వస్తుంది అందుకోసం వీళ్ళు భారతదేశంలో ఇలాంటి జీవనం కొత్త జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇవే కాకుండా ఇంకా ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి ఈ యాత్రికులు కొత్త కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని వాటి గురించి రీసెర్చ్ చేసి జనాలకి చూపిస్తారు అలా చూపించడం వల్ల ప్రజలలోని ఆసక్తికరాన్ని వీళ్ళు గమనించి ఇలా డబ్బులు సంపాదిస్తారు ఇలాగే యూట్యూబర్స్ కానివ్వండి కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి ఇలా ప్రజలను ఆసక్తితో ఆకట్టుకొని ఇలా ప్రజలను ఆకట్టుకొని వీడియోస్ తీయడం కానీ కంటెంట్ క్రియేషన్ చేయడం కానీ చేస్తున్నారు